కేవైపీ కుశాల్ యువ కార్యక్రమం కోసం విద్యార్థులు పట్టణాభ్యాసం నైపుణ్యాన్ని మెరుగుపరచడం కోసం కేవైపీ శక్తివంతమైన సాధనం ఈ పద్ధతి ద్వారా గ్రహణ శక్తిను పదజాలాన్ని పెంపొందించడానికి కేవైపీ ఉపకహరిస్తుంది మాతృ భాషా విద్యార్థులు కోసం మానసిక వికాసానికి పూర్తిగా దోహదం చేస్తుంది మాతృ భాష ద్వారా ఇతర భాషలు నేర్చుకోగలుగుతారు కేవైపి పద్ధతి ద్వారా నైపుణ్యం ద్వారా పాఠ్య పుస్తకాల్ని కంప్యూటర్కు లేదా కేవైపీ రీడింగ్ను అనుసంధానం చేయవచ్చు దీని ద్వారా పుస్తకాల బరువును తగ్గించవచ్చు మన దేశంలో యశ్పాల్ కమిటీ ప్రాథమిక విద్యార్థులకు పుస్తకాల బరువును తగ్గించాలని భారత ప్రభుత్వానికి నివేదికలు సమర్పించిన విషయం తెలిసిందే దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపొందించుకుంటుంది అనే కొఠారి కమిషన్ను సూచించింది దీనికి అనుగూణంగా పుస్తకాల బరువును తగ్గించాలని యశ్పాల్ కమిటీ నివేదికను సమర్పించింది కేవైపీ రీడింగ్ ద్వారా బాషా పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందించవచ్చు